మనం అందరం ఆరోగ్య ఉ ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం ఎంత ముఖ్యమో తెలిసిందే అందులోను పరిగెత్తడం శరీరానికి మనసుకు ఎంతో మేలు చేేస్తుంది అయితే వాతావరణ పరిస్థితులను బట్టి మన రన్నింగ్ పద్ధతిని మార్చుకోవడం చాలా అవసరం ఇప్పుడు నేను మీతో వివిధ వాతావరణాలలో పరిగెత్తేటప్పుడు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన సూచనలు పంచుకోవాలను పంచుకోవాలి అనుకుంటున్నాను ముందుగా వేడి వాతావరణం గురించి చెప్పుకుంటే వేసవిలో సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు అలాంటి వేళ్లలలో మేము తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే డిహైడ్రేషన్ తలనొప్పి అలసట వంటివి కలగచ్చు అందుకని ఉదయం తొమ్మిది గంటల ముందు లేదా సాయంత్రం ఆరు తర్వాత పరిగెత్తడం ఉత్తమం కొద్దిగా నీరు కొద్దిగా నీరు ఎక్కువగా తాగి అదేవిధంగా సన్స్క్రీన్ క్రీమ్ సన్స్క్రీన్ క్రీమ్ ఉపయోగించడం వల్ల మన చర్మం సురక్షితంగా ఉంటుంది ఇప్పుడు చలి వాతావరణం గురించి మాట్లాడుకుందాం చలికాలంలో మన శరీర ఉష్ణగ్రత తక్కువగా ఉంటుంది ఇలాంటి సమయంలో మేము నేరుగా బయటికి వెళ్ళి పరిగెత్తితే కండారాలపై ప్రభావం చూపవచ్చు కాబట్టి మొదట ఇంట్లో చిన్నపాటి నుంచి స్ట్రెచ్చింగ్లు చేసి శరీరాన్ని కొద్దిగా వెచ్చపెట్టుకోవాలి దాంతోపాటు మేము లేయర్లలో దుస్తులు ధరించాలి అంటే లోపల నుండి వెలుపల వరకు మూడు పొరలుగా వేసుకోవడం మూసేలాగ స్కార్ఫ్ వాడటం మంచిది ఒక వర్ష ఇక వర్షాకాలం పెరిగెత్తాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జారిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందుకని మంచి గ్రిప్పు కలిగిన షూలు ధరించాలి వాటర్ప్రూఫ్ జాకెట్లు వేసుకోవాలి చేతులో ఫోను అటువంటివి ఉంటే వాటిని ప్లాస్టిక్ కవర్లో ఉంచాలి ఇక వీలైతే తడిసిన వెంటనే ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకోవాలి లేదంటే జలుబు వచ్చే ప్రమాదం ఉంటుంది మొత్తానికి వాతావరణం ఏదైనా సరే పరిగెత్తే ముందు సరైన ప్లానింగ్ సరైన దుస్తులు సరైన మానసిక సిద్ధ సిద్ధత ఉంటే మన ఆరోగ్యం ఉత్సాహంగా ముందుకు సాగవచ్చు మన ఆరోగ్యమే మన సంపద అందుకని ప్రతి వాతావరణాన్ని గౌరవి గౌరవిస్తు మన శరీరాన్ని కూడా గౌరవిస్తూ చిత్త శుద్ధితో వ్యాయామం చేయండి ధన్యవాదాలు